నేను ఆన్లైన్లో ఒక బ్లూటూత్ అయితే బుక్ చేశాను ఆ బ్లూటూత్ అనేది ఎంతో అద్భుతంగా ఉంది ఒక సౌండ్ క్వాలిటీ కానీ ఛార్జింగ్ కానీ ఇవి కం మనకి ఏ అంటే చెవుల్లో పెట్టుకోవడానికి బర్డ్స్ కాని ఎంతో కంఫర్ట్గా ఉన్నాయి ప్రోడక్ట్ అనేది చాలా అద్భుతంగా రీజనబుల్ రేట్కే వస్తుంది అంతే కాకుండా అది మనం నేను అది యూజ్ చేయడం వల్ల ఏదైనా ఆన్లైన్ క్లాసెస్కి ఇలాంటి వాటికి అయితే నాకు ఎంతో ఉపయోగపడుతుంది ఇలా మంచిగా ఆ ప్రోడక్ట్ అనేది మంచి క్వాలిటీస్తో ఉండటం వల్ల దానికి నేనైతే ఫైవ్ స్టార్ రేటింగ్ ఇస్తాను ఎందుకంటే మనం ఏదన్నా ఫోన్ మాట్లాడాలి అన్న నాయిస్ డిస్టబెన్స్ అని లేకుండా ఆ వాయిస్ వాయిస్ కూడా చాలా క్లారిటీగా వినిపిస్తుంది అంతేకాకుండా మనం ఏదైనా వీడియో కాల్స్ మాట్లాడాలన్న ఛార్జింగ్ కూడా నాకు ఒక రోజు బ్యాటరీ ఫుల్ చేసుకుంటే మాక్సిమం టు త్రీ డేస్ వరకు కూడా అది ఛార్జింగ్ అయితే నాకు లభిస్తుంది సో దానికి నేను మంచి రేట్ రేటింగ్ అయితే ఇస్తాను అంతేకాకుండా అది చాలా అంటే సేఫ్టీగా కూడా మనం ఏదైనా బైక్ జర్నీస్ చేసేటప్పుడు ఇలాంటప్పుడు కూడా ఫోన్ మాట్లాడడానికి అది ఎంతో ఉపయోగపడుతుంది అని కూడా నేను చెప్తాను